మా ప్రాంతంలో సాంకేతిక వ్యవస్థ చాలా బాగుంది ఎంత బాగుంది అంటే ఈ రోజుల్లో ఫోన్లు వాడడం వల్ల టెక్నాలజీ ఫోన్ టెక్నాలజీ రావడం వల్ల ఎక్కడ ఉన్నా మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది అంతేకాకుండా ఫోన్ల వలన ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా సమస్య ఉంటే కూడా త్వరగా కనుక్కోవడం దూర ప్రాంతాల్లో ఉన్న క్షేమ సమాచారం తెలుసుకోవడం ఇంకా ఫోన్ల వలన ప్రతి ఒక్కటి అందులో గూగుల్ అనేది ఉంటుంది అది మనకు ఏ విషయమైనా తెలియని విషయాన్ని చెప్తుంది అదేవిధంగా ఫోన్ల వలన తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం ఏ విషయాన్నయినా తొందర తెలుసుకునే విధంగా ఉంది ఫో ఫోన్లు ఇంతకుముందు ఏదైనా సమాచారం వెళ్లాలంటే ఒక ఊరి నుండి ఇంకో ఊరికి వెళ్లాలంటే కొన్ని రోజులు పట్టేది కానీ ఇప్పుడు ఒక సెకండ్లలోనే ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఇంకో రకంగా చూసుకుంటే మహిళలకు మాత్రం ఫోన్కు అట్రాక్ట్ అయ్యే ఫోన్లో కొన్ని సైబర్ మోసాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ టెక్నాలజీ వలన కొంతమంది ఫోన్ పే వాడుతున్నారు ఆ ఫోన్ పే వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి మన మనకొచ్చిన మెసేజ్లు చూసుకొని దానిపైన ఏదైనా క్లిక్ చేయగానే మన అకౌంట్లో ఉన్న అమౌంట్ కూడా కొందరు సైబర్ వాళ్ళు మాయం చేస్తున్నారు అందుకోసం అనే ఈ టెక్నాలజీ అనేది కొంత కమ్యూనిటీ పరంగా మాకు ఇబ్బందికరంగా ఉన్నది